ఎక్కువగా మేము మాట్లాడే భాష ఏంటిదంటే గ్రామాలలో ఎక్కువగా మేము మాట్లాడేది తెలుగే ఎక్కువగా ఏడికి పోయిన గానీ తెలుగే మాట్లాడుతాం అందుకనే మాకు తెలుగంటే ఇష్టం ఏ ఎవ్వరికైనా ఎక్కడికి పోయినా మేము ఏ రాష్ట్రానికి పోయినా ఎక్కువ ఇక్కడ ఉన్నా గానీ తెలుగే మాట్లాడతాం కాబట్టి ఎక్కువగా మేము తెలుగు మాట్లాడుతూ ఉంటాము వేరెవ్వరికైనా ఎవ్వరు మాతో మాట్లాడిన మేము ఇంకెవ్వరితో మాట్లాడినా తెలుగే మాట్లాడుతాం తెలుగనేది మాకు చిన్నప్పటి నుండొచ్చింది తెలుగుతోనే తెలుగులో మేము చిన్నప్పుడు మాట్లాడినాం తెలుగులో ఎక్కువగా సంబోధిస్తాము ఎవరికైనా చెప్పడం కానీ పని చేయడం గానీ ఏదైనా చేయడం గానీ తెలుగులోనే చెప్పడం జరుగుతుంది మాకు ఏమింకా తెలుగులో చెప్పడం జరుగుతూ ఉంటుంది తెలుగు మాట్లాడడానికి మాకు చాలా నేను చిన్నప్పటి నుండి ఎక్కువగా తెలుగులో మాట్లాడతాం మరియు తెలుగు పాఠాలు వింటాము

తెలుగులో ఎక్కువగా ఉంటాం తెలుగు మాట్లాడుతూ ఉంటాము కాబట్టి మాకు తెలుగనేది మాకు ప్రాధాన్యత మేము ఎక్కువ తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాము మళ్ళీ ఎవరైనా మాతోని ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు అందుకోసమే మేము తెలుగు అనేది ఎక్కువగా ఉపయోగిస్తూఉంటాం ఎవరితో మాట్లాడిన మేము చాలా బాగా మాట్లాడతాం వారు మాతోని చాలా బాగానే మాట్లాడుతూ ఉంటారు తెలుగు అనేదాన్ని తెలుగులో ఎక్కువగా సంభోదిస్తూ ఉంటారు వారింకా మేమింకా చాలా బాగానే ఉంటాము తెలుగు తెలుగులో మాట్లాడే తెలుగు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా